హలో సార్ చెప్పండి హలో సార్ చెప్పండి చెప్పండి సార్ మేము మీకు ఎలా ఏ విధంగా సాహాయం చేయగలుగుతాము అవునా మీరు సరిగానే ప్రయత్నించారా అండి తాళం లోపల నుంచి తాళం లోపల నుంచి తీసి చూశారాండి మీరు తప్పకుండానండి నేను మా వెయిటర్ని పంపిస్తున్నాను వీళ్ళు వచ్చి ఒకసారి మీ రూమ్ని చెక్ చేస్తారు ఒకసారి మీరు మళ్ళీ మీ రూమ్ నెంబర్ చెప్పగలుగుతారా అవునా అండి నేను మా స్టాఫ్ని పంపిస్తున్నాను వాళ్ళు రెండు వందల ఒకటి రూమ్ నెంబర్కి వస్తారు మీరు ఏమి టెన్షన్ పడకండి తప్పకుండా అండి తప్పకుండా అండి మీ ప్రాబ్లంకి మేము క్షమాపన చెప్తున్నాము తప్పకుండా రెండు నిమిషాల్లో పంపిస్తున్నాను ఇప్పుడే ఇక్కడే ఉన్నారండి పంపిస్తున్నాను యా తప్పకుండా అండి ఈ తాళంతో పాటు మా స్టాఫ్తో మీకు మధ్యాహ్నం లంచ్కి మెనూ కూడా పంపిస్తున్నాను అంతేనా అండి మీకు ఇంక ఏ విధంగా అయిన సహాయం చేయగలుగుతామా మేము మీకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి అదే ఏమిటి ఫుల్ మీల్స్ దొరుకుతాయి బిర్యానీ ఏదైనా దొరుకుతాయండి ఒకసారి మీరు మెనూ చూడండి దాని తర్వాత ఆర్డర్ చేయండి యా చెప్పేస్తున్నానండి చెప్పేస్తున్నాను రెండు నిమిషాల్లో వస్తాడు